నమస్కారమండి మద్ అంటే నేను మాట్లాడేది మదీనా చికెన్ సెంటర్ తాళూకా ఏనా అండి అంటే నాలుగు రోజుల్లో ఇంట్లో పెల్లుందండి రెండు కావాలండి మీ దగ్గర రెండు ఫ్రెష్గా దొరుకుతాయా అండి

సరే అండి అయితే మాకు కేజీ లెక్కన కావాలండి ఒకరోజుకి మేము ఇప్పుడు చెప్తం మీరు ఆ రోజున మాకు అందచేయగలుగుతారా అంటే అంటే ఈ రోజు ఎంత ఈ రోజు తారీకు ఎంతండీ అంటే ఒక పది రోజుల్లో కావాలండి పది రోజులు

రెండు కావాలండి అంటే అంటే ఒక నూటయాభై మంది వస్తారండి దాని బట్టి ఎంత పడతుంది అంటారు రెండు కలిపి నూట ఇరవై మంది జనాలు వస్తారండి వేస్ట్ కాకుండా ఎంత మందికి సరిపోతుంది అంటారు

మామూలుగానే కావాలండి జాయింట్లు అలాకాదు కాకపోతే అది లివర్ అంటారు కదా అవి మట్టుకు వేరేగా కొట్టించాలండి ఇంకా మటన్ విషయానికి వచ్చేసరికి అండి మటన్ ఎంత సరిపోతాది అంటారు ఈ నలభై నలభై అదే నూటయాభై మందికి

సరే అండి అంటే నాకు

అదే అంటే కొన్ని ముక్కలుగా కొన్ని కర్రీ కింద కొన్ని కైమా కింద కొట్టిద్దాం అనుకుంటున్నా అండి అలా అంటారా

బాగానే చెప్పారు అంటే నేను అనేది ఏంటంటే నూట ఇరవై మందికి కాదండి కైమా మన ఇంట్లో వోళ్ళకి మట్టుకు అంటే ఇంట్లో వాళ్ళు ఒక యాభై మంది వేసుకోండి అదే చుట్టాలు స్నేహితులు అలాగా కలిపి

అదే మా ఊరిలో అదే మా కాకినాడ జిల్లాలో మీరు బాగా కొడతారు అని విన్నాను అందుకని మీ నెంబర్ కనుక్కుని చేసాను అండి

సరే అండి మరి మొత్తం

సరే అండి అయితే మా వాడిని పంపిత్తాను లెండి కొట్టే ముందు చెప్పండి మరి మొత్తం ఎంత అవుతుందో చెప్పండి రెండు అది కలిపి ఉజ్జాయింపున చెప్పిన పర్లేదు అండి అంటే నేను చెప్తున్నాను కదా మాకు లెక్కలు తీసుకోవాలి

అవునండి

అబ్బా సరే అండి సరే అండి అదా మా అబ్బాయిని పంపిస్తాను లెండి ఇప్పుడు ఎంత ఇవ్వమంటారు ఒక ఐదు వేలు ఇవ్వమంటారా అడ్వాన్స్ సరే అండి

అదేంటండి మీ దగ్గర పెద్ద సైజ్ అదే బియ్యం సంచులు లాంటివి ఉంటాయి కదండీ అందులో ఎమన్నా కొడితే బాగుండును

అలా అంటారా

సర్లే అండి సరే తెప్పించుకుంటానులెండి ఉంటానండి